అవును నేను అందరికి చదవడానికి సాంకేతికత గురించి నేర్చుకోవడం ఒక ప్రాధమిక సబ్జెక్టు ఉండాలని నమ్ముతున్నాను సాంకేతికత మా జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి మరియు దానిని సమర్దవంతంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం సాంకేతికత గురించి మీకు తెలిసినంత వరకు మీరు విద్య పని మరియు మీ వ్యక్తిగత జీవితంలో నాణ్యత మరింత సమర్దవంతంగా ఉపయోగించగలరు మీరు సాంకేతికుల గురించి అవగాహన కలిగి ఉంటే మీరు దానిని మరింత విమర్శనాత్మకంగా ఉపయోగించగలరు మరియు దానిని ప్రమాదాల గురించి తెలుసుకోగలరు సాంకేతికత గురించి నేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు పాఠశాలలో సాంకేతికత గురించి తరగతులు తీసుకోవచ్చు లేదా మీరు ఆన్లైన్లో లేదా పుస్తకాలలో స్వయం అధ్యయనం చేయవచ్చు మీరు సాంకేతికత గురించి నేర్చుకోవడానికి అనేక రిసోర్స్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు సరిపోయే ఒక దాన్ని కనుగొనాలి సాంకేతికత గురించి నేర్చుకోవడానికి చాల ముఖ్యం కానీ అది కష్టం కాదు సాధారణ భావాలతో ప్రారంభించి అంత క్లిష్టమైన అంశాలకు మీకు ముందుకు సాగవచ్చు సాంకేతికత గురించి మీకు తెలుసుకోవడానికి చాలా సమయం లేదా ప్రయత్నం అవసరం లేదు మీరు కొంత సమయం మరియు ప్రయత్నం పెడితే మీరు సాంకేతికత గురించి చాలా నేర్చుకోవచ్చు అదే దానిని మీ జీవితంలో సమర్థవంతంగా ఉపయోగించవచ్చు